చెప్పండి ఎవరిదో

అవునండి మీరు ఏ ఊరు అండి మందే కాకినాడ చుట్టుపక్కలే కదండి సరే అండి తెలుసండి తెలుసండి అదే చెప్పండి

సరే అండి ఆహా సరే అండి మరి ఆహా మీ మీ అబ్బాయిదండి పెళ్ళి సరే అండి సరే అండి అంటే మొత్తం పెళ్ళికి సంబంధించి అన్నీ మన దగ్గర ఉంటాయండి అంటే మీకు పెళ్ళి మొదలెట్టినప్పటి నుండి మనకు అన్నీ పనులు చేసుకుంటామండీ షామియానాతో సహా మండపం అలంకరించడం ఉన్నాయండి మనదగ్గర అంటే మరి మీరు ఎంత మంది పిలుచు కుంటున్నారు అది ఏమైనా చెప్తారా అంటే మీరు మండపం మమ్మల్ని చూడమంటారా అండి అంటే ఎక్కువ మంది ఉన్నారు లేదా మీ ఇంటి దగ్గర ఏమన్నా స్థలముందా అలా అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారా అంటే స్థలమన్నారు బాగానే చెప్పారు కానీ వాహనాలు నిలపడానికి స్థలముందా అండి మరి లేదులేండి నేను చూస్తాను లెండి మంచి కళ్యాణ మండపం ఒకటి చూస్తానండి కళ్యాణ మండపం మనం చూసుకుంటే మీకు బాగుంటదండి ఇంక ఆలోచించక్కర్లేదు ఆమా మనదగ్గరే ఉంటాయండి అది మండపం అలంకరణ అలంకరణ కూడా మేము చాలా రకాలుగా చేస్తామండి అంటే మీరు చెప్పే రేటు బట్టి చేస్తామండి అంటే ఇప్పుడు మా దగ్గర అలంకరణ ఆ బుడగలతో చేసేదుందండి లేదా చిన్న చిన్న పువ్వులతో అలంకరిస్తామండి ఎక్కువ అన్నీ కలిపే అండి మండపం అలంకరిస్తామండి కుర్చీలు అవన్నీ మండపంలోని ఇంకా షామియానా అన్నీ మేమే మాట్లాడుతామండి భోజనాలక్కూడా మీరు భోజనాలేమన్నా చెప్పేదేమన్నా ఉంటే మాకు చెప్పండి మేము పెట్టిచ్చేస్తామండి అదే నాలుగొందల మందికంటున్నారు కదా అంటే అంటే ఇదిగోండి బఫ్ఫే సిస్టమండి ఐదొందల మంది అన్నారు కదండి మొత్తం భోజనానికి ఐదొందల యాభై ప్లేట్లు మాట్లాడుకోండి అంటే ప్లేటుకొచ్చేసి రెండొందలు అలా పడతాదండి మీకు మొత్తమాన్నీ కలిపి ఒక మంచిగా కావాలంటే రెండొందలండి లేదా తక్కువలో కావాలంటే మీకు నూట ఎనభై నూట డెబ్భై పడతుందండి మరి ఎలాగో అయితే ఇలా మాట్లాడుదామండి ఎలాగంటే రెండు వెజ్ కర్రీలు పెడదామండి మీరు మటన్ పెట్టదలుచుకుంటారో చికెన్ పెట్టదలుచుకుంటారో

సరే అండి అదే అలా మాట్లాడుదామండి రెండు నాన్ వెజ్జులు కర్రీలు రెండు

చూద్దామండి మరి మీరు మాకు ఒక అడ్వాన్స్ అనేది ఒక యాభై వేలన్నా ఇచ్చి పంపీయండి మీ కుర్రోడితో తెలుసుకదండి మా అడ్రస్సు సరే అండి ఆంటే మీకి ఇంటిదగ్గర స్థలం చూసిన తరువాత చెప్తానండి మీకు మొత్తం ఎంత అయితుందనేది అంటే ఇంటి దగ్గర స్థలం సరిపోతే మీకు కళ్యాణమండపం తగ్గుద్ది లేదంటే మంచి కళ్యాణ మండపం నేనే చూసి చెప్తాను సరే అండి అయితే నమస్కారం